ఒకప్పటి కాలంలో ఈ కర్రలపై ఎక్కువగా వాడే వారండి అయితే ఈ కాలక్రమమైన ఈ గ్యాస్ పొయ్యిలు ఎలక్ట్రికల్ స్టవ్లు వచ్చాయి కానీ కర్రల పొయ్యి మీద వండే వంట అనేది ఈ గ్యాస్ పొయ్యి మీద వండే వంట కన్నా రుచిగా ఉంటుంది అందుకే ఇంత టెక్నాలజీ వచ్చినా సరే కొన్ని కొన్ని హోటల్లో కట్టెల పొయ్యి మీద బిర్యాని వండి అమ్ముతారు కో కట్టెల పొయ్యి మీద వండిన బిర్యాని టేస్ట్ అనేది గ్యాస్ పొయ్యి మీద రాదండి అది కో అది కట్టెల పొయ్యి వాళ్ళ వల్ల వచ్చిన టేస్ట్ కట్టెలు నేను నా చిన్నప్పుడు మా అమ్మమ్మగారు వంట వండినప్పుడు కూడా ఆమెకు సహాయంగా ఉండేదాన్ని కర్రలు తేవటం వెలిగించటం అన్నీ చేసేదాన్ని